హలో అవునండి చెప్పండి వెజ్జు ఉంది సార్

సార్ ప్రస్తుతానికి మా దగ్గర ఐటమ్స అంటూ క్యాప్సికమ్ము బ్రోకలీ పొటాటో రాజ్మా అండ్ క్యాబేజీ ఒకటుంది సార్ ఉంది సార్ అవైలబుల్ ఉంటాయి సార్ అన్నీ సార్ చేసుకోవచ్చు సార్ లేదు సార్ హోమ్ డెలివరీ కూడా మాకు ఇదుంది వస్తాము మేమే వస్తాము